నేను రీసెంట్గా నా మిత్రులతో వైజాగ్కి ప్రయాణం చేశాను నేను అక్కడ ఎంతో విలాసవంతమైన సమయాన్ని గడిపాను నా మిత్రులతో నేను చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్ నేను ఇక్కడి నుంచి కారులో అక్కడి వరకు నా మిత్రులతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి దాన్ని దాటుకుని ముందుకు సాగాము స్టార్టింగ్లో ఒక హోటల్ దగ్గరకి మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము దాని తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ సాంగ్స్ వింటూ ఇక్కడ నుంచి బయలు దేరాము అక్కడికి సగం దూరం వెళ్ళాక కారు పంచర్ అయింది ఆ పంచర్ పంచర్ షాపు కోసం చాలా వెతికాము కానీ దొరకలేదు అయినా అలాగే ప్రయత్నించి పంచర్ షాప్ వెతికి అక్కడ నుంచి పంచర్ చేయించుకుని మళ్ళీ ముందుకు సాగాము సగం దూరం వెళ్ళాక మళ్ళీ పెట్రోల్ అయిపోయింది ఆ పెట్రోల్ పోయించుకొని ముందుకు సాగాము మా లైఫ్లో ఫస్ట్ టైం మేము సముద్రాన్ని చూసాము దాంతో మా మనసులు ఎంతో ఆనందంగా పులకరించాయి మేము చాలా ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఆ రూమ్లో కొన్ని రోజులు టూ డేస్ ఉండి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము అక్కడి నుంచి మళ్ళీ అరకు వెళ్లాము అరకులో కూడా చాలా ఎంజాయ్ చేశాము అక్కడ ఉన్న నేచర్ని అక్కడ ఉన్న మనుషులని అక్కడ ఉన్న కల్చర్ని అన్నీ చూసాము అర్థం చేసుకున్నాము మా మిత్రుల్లో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి గాయాలయ్యాయి ఆ గాయాలతో ఆ గాయాలతో ఉన్న వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని హాస్పిటల్లో చూపించి మందులు అవి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని మేము వచ్చేటప్పుడు వేరే వేరే ప్రదేశాలు చూస్తూ వచ్చాము వచ్చేటప్పుడు అన్నవరం టెంపుల్ దగ్గర ఆగి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ పది నిమిషాలు కూర్చున్నాము ఆ కూచినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది ఎందుకంటే ప్రశాంతవంతమైన చోటు మన గుడిలల్లో ఉంటుంది కాబట్టి ఆ గుడి యొక్క నేచర్ మేం చాలా ఎంజాయ్ చేసాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆగి అక్కడ దర్శనం చేసుకుని అక్కడనే ఒకరోజు గడిపి అక్కడ చాలా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరాము ఇంటికి వచ్చే సమయంలో మాకు ఎన్నో అడ్డంకులు కలిగాయి మా దగ్గర డబ్బుల్ లేకుండా డబ్బులు లేవు తినడానికి తిండి లేదు అయినా మేము వెనకడుగు వేయకుండా అక్కడనే ఆగకుండా అందరికీ మా మిత్రుల వేరే మిత్రులందరికీ కాల్ చేసి డబ్బులు వేయించుకొని అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము అలా ఏడు రోజులు గడిపాము ఆ గడిపిన అనుభూతి ఎంతో అందమైన అనుభూతి అక్కడ చాలా కొత్త కొత్త మనుషులని చూసాను కొత్త కొత్త కల్చర్ని నేను నేర్చుకున్నాను చాలా కొ చాలా మందిని చాలామంది మాకు మోసం చేయాలని చూసారు అయినా మేము ఆగకుండా అక్కడి నుంచి బలుదేరాము ముందుకు సాగాము ఇందులో చాలా అడ్డంకులు వచ్చాయి అయినా అన్నిటిని ఎదుర్కొన్నాము ప్రశాంతంగా ఏడు రోజులు ప్రశాంతంగా గడిపాము ఆ గడిపిన క్షణాలు ఎంతో లాసతో అంత విలాసవంతమైన రోజులను మేము ఈనేను ఇప్పటివరకు మర్చిపోలేను వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో అడ్డం అడ్డంకి కలిగింది నా మిత్రుడు కారులోనే వాంథింగ్ చేసుకున్నాడు ఆ వాంథింగ్ మొత్తం క్లియర్గా క్లీన్ చేసి అతని కారు మళ్ళీ వాషింగ్కి తీసుకెళ్లి వాషింగ్కి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ కార్ ఇవ్వడానికి వెళితే దాంట్లో కారులో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన మేము మళ్ళీ పైసలు అక్కడిక్కడ నుంచి అరేంజ్ చేసుకుని డబ్బులు వేసి పెట్రోల్ పోయించి అప్పుడు కారు తీసుకెళ్లి అతనికి ఇచ్చాము ఆయన అతను మమ్మలను మెచ్చుకున్నాడు ఎందుకంటే మేము చిన్నపిల్లలం అయినా మాకు నమ్మి కార్ ఇచ్చాడు మేము కార్కి ఏమి కాకుండా చూసుకున్నందుకు అతను చాలా సంతోషించాడు అక్కడ నుంచి కారు ఇచ్చాక కారు నుంచి మా ఇల్లు దాదాపు ముప్పై కిలోమీటర్లు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అయినా అతను వచ్చి మమ్మల్ని అక్కడ నుంచి ఇంటి ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపుతానని చెప్పి అక్కడ నుంచి ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపి మమ్మల్ని క్షేమంగా ఇం ఇంటికి చేర్చాడు అలాంటి మనుషులని మేమెంతో మందిని ఎదుర్కొన్నాము చాలా ధన్యవాదాలు చెప్పాము అతనికి